మా పిల్లలకి ఎండాకాలం సెలవులు ఇచ్చినారు దానివల్ల మా పిల్లలు ఎక్కడికైనా బయటికి తీసుకు వెళ్ళమంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లాము అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ నుంచి మనం ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్దాం అని మా పిల్లలు ఊకే మారం చేస్తూ ఉంటే మేము ఎక్కడికి తీసుకెళ్లాలా అని ఆలోచించుకొని ఒకరోజు నాగార్జున సాగర్కి వెళ్దాం అని నిర్ణయించుకున్నాము అలా నిర్ణయించుకున్నాక ఒకరోజు మేము ఫలానా డేట్ అని ఫిక్స్ చేసుకున్నాము ఆ డేట్ నాడు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి కారులో బయలుదేరుదాం అని అనుకున్నాము కానీ మా ఆయనకు సెలవు లేని వల్ల ఈరోజు కాదు ఇంకో రోజు వెళ్దాము అని అన్నారు దానివల్ల మా ఆయనకు సెలవు దొరికిన రోజున వెళ్దామని మా పిల్లలకి చెప్పగా మారం చేశారు కానీ ఎలానో అలా మా పిల్లల్ని ఒప్పించి మా ఆయనకు ఒక రోజు సెలవు దొరికింది దానివల్ల మేము మా కారులో బయలుదేరి నాగార్జునసాగర్కి వెళ్దామని నిర్ణయించుకొని బయలుదేరుతున్నాము ఆ బయలుదేరే సమయాన మేము సగం దూరం వెళ్ళాము సగం దూరం వెళ్లగానే మా కారు రిపేర్ వచ్చింది రిపేరు రావడంతో మాకు చాలా భయాందోళనతో మేము ఇబ్బంది పడ్డాము ఎందుకంటే మా కారు ఎవరూ లేని ప్రదేశంలో ఏ సౌకర్యం లేని చోట మా కారు ఆగింది దానివల్ల మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎట్లా అంటే మా పిల్లలకి తినడానికి కాని తాగడానికి కాని ఏమీ లేని ప్రదేశంలో మా కారు ఆగిపోవడం మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఇలా ఇబ్బంది పడడం వలన మా పిల్లలు చాలా అలసిపోయారు చాలావరకు మేము మెకానిక్ కోసం వెతికి వెతికి తోగు అలసిపోయాము దానివలన మాకు కొంచెం చాలా ఇబ్బందిగా ఇబ్బంది కరంగా చాలా చాలా మేము ఇబ్బంది ఫేస్ చేశాము అలా మేము బయలుదేరిన పిదప మాకు చూడగా చూడగా ఒక మెకానిక్ కనపడ్డాడు ఆ మెకానిక్ మా కారుని రిపేరు చేయటానికి కొంచెం ఆలస్యం అయ్యింది అలాగ మా కారు రిపేరు చేయటానికి టైం ఎక్కువగా టైం తీసుకోవడం వల్ల మా పిల్లలు చాలా అలసిపోయి విసిగిపోయినారు దానివల్ల మేము ఎంతో టైం అంతా వేస్ట్ అయిందని చాలా ఇబ్బంది పడ్డాం దీని వలన మాకు ఎంత ఇబ్బంది అయ్యిందంటే అంతా అదే మాకు ఎంతో ఇబ్బంది అనిపించింది మా కారు రిపేరు కావడమే మాకు ఇబ్బంది అయిపోయింది తర్వాత కారు రిపేరు అయిన తర్వాత మేము సాగర్కు బయలుదేరాము సాగర్ బయలుదేరే టైంలో మేము సగం టైం అంతా వేస్ట్ అయిపోయిందని ఎంతో బాధపడ్డాము అలా అలా కొంతసేపటికి మేము సాగర్ చేరుకున్నాము సాగర్ చేరుకున్నాక మా కారుని పార్కింగ్లో పెట్టి అలా మేము సాగర్ వైపుకు నడిచాము అక్కడికి మా పిల్లలు చాలా సంతోషంగా పోవడం జరిగింది అలా పోతూ ఉండగా మాకు ఎంతో అనిపించింది కానీ కారు ఇలా రిపేర్ కావడమే మనకి ఎంతో ఇబ్బంది అని చాలా బాధగా అనిపించింది ఏంటి ఇది అసలు అని అనిపించింది కానీ ఎంత ఎట్లా అయినా సరే మేము సాగర్ చేరుకున్నాము అలా తిరిగి తిరిగి మా పిల్లలు చాలా సంతోషంగా తిరిగి డ్యామే కాని నాగార్జునసాగర్ వాటర్ని చూసి మా పిల్లలు చాలా ఆనం ఆనందపడ్డారు అలా జనంలో కూడా మా పిల్లలు కలిసిపోయారు కానీ సాగర్లో జనం ఎక్కువగా ఉండటం వలన మేము కొంత ఇబ్బంది పడ్డాము మా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు అలా ఇబ్బంది పడటం మాకు కొంచెం ఏదోలా అనిపించింది కానీ మాకు కార్ రిపేరు అవడమే ఇబ్బంది అనుకుంటే ఇక్కడ జనం కూడా ఉండడం వల్ల మాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఎందుకంటే జనం రద్దీగా ఉండి ఇరుకిరుగా అనిపించి మాకు చాలా పేస్ చేసాం ఇబ్బందిని ఏమిటంటే మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి అలా మేము ఒక రెస్టారెంట్కి వెళ్లి కొంచెం ఏమన్నా తిందామని రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ రెస్టారెంట్లో మా పిల్లలకి కావాల్సినవి వాళ్లు ఏమి కావాలో వాళ్లు చెప్పి తెప్పించుకున్నారు అలానే మేము కూడా తెప్పించుకొని తినేసి ఇంత తిని ఇంత ఐస్ క్రీమ్లు తిన్నారు మా పిల్లలు కూల్ డ్రింక్స్ తాగాం తాగాక అలా ఇలా సమయంతో పాటు కొంచెం టైం వేస్ట్ అవ్వకుండా అన్ని చూసే ప్రదేశాల్ని చూడాలని మా పిల్లలకు కొంచెం ఆత్రుత పడ్డారు కాలం గడిచే కొద్దీ చాలా గా టైం అయిపోతుంది అని ఇబ్బంది పడి మా పిల్లలు అలా నడక స్టార్ట్ చేశారు అలా అలా నడుస్తూ ఉండగా మా పిల్లలు చాలా ఆనందంగా ఉత్సాహంగా గంతులు వెయ్యడం మాకు ఎంతో ఆనందంగా అనిపించింది మా పిల్లలు ఫుల్లు ఎంజాయ్ చేశారు కూడా కానీ కారు రిపేరు కావడం వల్లనే మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ వేరే ఏ ప్రాబ్లం మాకు ఇబ్బంది అనిపించలేదు మాకు ఏందంటే కారు రిపేర్ అవ్వడమే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది అలా మా పిల్లలు డ్యాన్సులు వేయడం అలా పరిగెత్తడం చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎంత హ్యాపీ అంటే అది చెప్పలేనంత హ్యాపీగా మా పిల్లలు ఉండడం మాకు చాలా ఆనందంగా అనిపించింది అలా వెళ్తూ వెళ్తూ ఉండగా మా పిల్లలు మమ్మీ మనము డ్యాం చూద్దాము అని చెప్పి అన్నారు అలా డ్యాంపై తీసుకెళ్లి మా పిల్లలకు డ్యాం చూపించాము డ్యాం చూపించి ఆ డ్యాం నుంచి వచ్చే వాటన్ని చూచి మా పిల్లలు చాలా సరదా పడ్డారు అలా చాలా సంతోషంగా ఆనందంగా ముందుకు సాగారు మా పిల్లలు అలా ముందుకు సాగగా మమ్మీ నాగార్జున కొండ కూడా చూద్దాము అని అంటే అక్కడ నాగార్జున కొండకు వెళ్లాలంటే స్టీమర్లలో పడవలలో వెళ్లాలి అవి బాగా రద్దీగా ఉండడం వల్ల లైన్ క్యూ ఉంది ఆ క్యూలో మా పిల్లలు నిల్చోవాలి అంటే చాలా ఇబ్బంది పడ్డారు అయినా సరే అని యా ఎంత ఇబ్బంది అయినా సరే తీసుకువెళ్దాములే అని ఆ ఇబ్బందుల్లో మేము టికెట్స్ తీసుకొని లైన్లో లైన్లో నిల్చొని అలాగా వెయిట్ చేసాం టైం పాస్ చేయకుండా అలాగా మా పిల్లల కోసం నాగార్జున కొండ టికెట్లు తీసుకొని మేము లైన్లో ఉండి వెయిట్ చేసాం అలా వెయిట్ చేసిన క్రమంలో మా టికెట్లు లైన్ మాకు వచ్చింది అలాగ నాగార్జున కొండకి వెళ్ళాము వెళ్లి అక్కడ అన్నింటినీ మా పిల్లలు చాలా పరిశోధనగా ఆత్రుతగా ఎంతో ఆనందంగా చూడసాగారు అలా చూడ సాగారు అలా చూశాక మా పిల్లల్ని తీసుకొని మేము బయటకు రావడంతో మా పిల్లలు అది మమ్మీ ఇది మమ్మీ అని చాలాగా గారాబంగా అలా ఆత్రుతగా ఎన్నో చేశారు కానీ మేము దేనికి ఇబ్బంది పడకుండా మా పిల్లలకు కావాల్సినవి అన్నీ ఇప్పించినాము ఇప్పించి అలా బయటకు రాగానే మళ్ళీ స్టీమర్లో ఎక్కి బయటకు వచ్చినాక మా పిల్లలకి కరెంటు ప్లాంట్ కూడా చూపించాం నాగార్జునసాగర్లో అసలు ఫేమస్ అయినది కరెంట్ ప్లాంట్ కరెంటు ప్లాంట్ని చాలా మంది చూస్తానికి ఇబ్బంది అనిపిస్తుంది కానీ అది కూడా మా పిల్లలకి చూపడానికి తీసుకెళ్లి చూపించి వాళ్లకు దాని గురించి అన్ని చెప్పడం స జరగడం జరిగింది మా వారు దాని గురించి పిల్లలకి మంచిగా విడదీసి విడమరచి చెప్పారు అలా చెప్పడంతో మా పిల్లలు చాలా సంతోషంగా ఆత్రుతగా అన్నీ విన్నారు విని వాటి గురించి మా బాబు కాని పాప కాని మంచిగా దాని గురించి ఏంటి అనేది కూడా అర్థం చేసుకున్నారు అలా అర్థం చేసుకుంటూ అలా నడుస్తూ అలా బయటకు వచ్చాం అలా బయటకి వచ్చాక అక్కడ ఆ బొమ్మలని ఇవి అని అవి అని ఎన్నో అడిగారు కానీ ఏది కాదనకుండా అన్ని చూపించుకుంటూ ఏది కావాలో అది చెబుతూ తీసుకొని రావడం జరిగింది కానీ మా కారు రిపేరు కావడంతోనే మేము చాలా ఇబ్బంది ఫేస్ చేసాం తప్ప దేనితోను మాకు ఇబ్బంది అనిపించలేదు ఇలా మాకు చాలా వరకు ఎంత ఇబ్బంది పడ్డామంటే కారు రిపేరు కావడం ఏ సౌకర్యం లేని చోట మా కారు ఆగిపోవడం మెకానిక్ దొరకకపోవడం ఇలా మాకు చాలా వరకు ఎంత ఇబ్బంది పడ్డాము అది మాకే తెలుసు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడ్డాము దానివల్ల ఇబ్బంది పడ్డామే తప్ప సాగర్కి వచ్చినాక మాకు ఎంత ఇబ్బంది ఏమి అనిపించలేదు మా పిల్లలతో మంచిగా మా మేము కాలక్షేపం చేశాము మా పిల్లలకి ఏ లోటు లేకుండా నాగార్జునసాగర్ మొత్తం చూపించినాము చూపించి ఒక చోట బొమ్మల కోసం ఒక పార్కులో కూచున్నాం పార్కులో కూర్చొని మా పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మాకు ఎంతో ఆనందంగా అనిపించింది అది ఏంటంటే పిల్లలు ఆడుతుంటే తల్లికి తండ్రికి లేని సంతోషం ఏమి ఉండదు అంత మంచిగా అనిపించింది పార్కులో పిల్లలు బాగా ఆడుకున్నారు మంచిగా హై జంపింగ్ అని ఇవని అవి అని ఎన్నో ఆటలాడుకున్నారు అలా సంతోషంగా కాలం గడిపే సమయానికి మాకు సాయంత్రం అయిపోయింది ఇక బయలుదేరుదాం అనుకునే టైంలో మా పిల్లలకి అక్కడ నుంచి రావాలి అనిపించట్లేదు ఇంకా కాసేపు ఉందా మమ్మీ ఇక్కడే ఉందాం కాసేపు అని అన్నారు కానీ మాకు ఏ ఇబ్బంది అనిపించలేదు కారు ఒక్కటి రిపేరు కావడం మాకు చాలా ఇబ్బంది అనిపించింది ఇలా మేము కొంత సమయానికి ఇక తిరిగి ప్రయాణం పోదామని కారు దగ్గరికి రావడం జరిగింది కారు పార్కింగ్లో మాకు ఫుల్ రద్దీగా ఉండి కార్ పార్కింగ్లో చాలా ఇబ్బంది అయింది అలా అలా కొంతసేపటికి మేము కారుని ఎలాగో అలాగా కాస్త బయటకి తీసుకు రావడం జరిగింది అలా బయలుదేరుతూ కారుని బయటకి కారుని తీసుకుని వచ్చే టయానికి మేము రెడీగా మూల మీద నిల్చున్నాము అక్కడ బయట అలా నిలుచున్నాక మేము అందరం కారులో ఎక్కి బయటికి వచ్చినాం వచ్చి కార్ పార్కింగ్కి డబ్బులు పే చేసి బయటికి వెళ్లి ఇంకా మేము వెళ్దాం అని అనుకున్న టైంలో మా పిల్లలు అక్కడ మమ్మీ బొమ్మలు ఉన్నాయి మమ్మీ ఆ బొమ్మలు కొనుక్కుందాం మమ్మీ అని అడిగారు కానీ ఏ ఏబొమ్మలు వద్దమ్మా ఇంకెందుకు బొమ్మలు ఎన్ని బొమ్మలు కావాలి రేపటి నుంచి మళ్లీ మీకు స్కూళ్ళు ఉంటాయి కదా ఏ బొమ్మలు వద్దులే నాగార్జున్ సాగర్ చూపించాం కదా ఇంకా ఏవి వద్దు మనం మంచిగా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేసాం ఇలా మేము మా నివాసానికి బయలుదేరాం